మాకు నెలంతా కరెంటు ఉంటుంది అలాగే సంవత్సరంలో తీస్తే ఒకవేళ ఎండాకాలంలో కరెంటు కొంచెం ఎక్కువ తీస్తారు సో అలాంటి టైంలో విద్యుత్తు అవసరం చాలా పడుతుంది అలా ఏంటంటే ఆ విద్యుత్తు అవసరం వల్ల నేను కొన్ని కొన్ని సార్లు ఇప్పుడు మిక్సీ వేయడానికి మిక్సీ పెట్టి మళ్ళీ కరెంటు లేదని చెప్పి ఆగిపోయిన సిచ్చువేషన్స్ కూడా ఉన్నాయి సో అలాగ విద్యుత్తు కోతలవల్ల నేనైతే కొన్ని కొన్ని సార్లు చాలా అంటే చాలా సఫర్ అయ్యాను వంట కూడా చేయకుండా అలా ఉండిపోయాను మిక్సీ కానీ లేదు గ్రైండర్ కానీ యూస్ చేయ వర్క్ అవ్వకపోవడం వల్ల నేను నా వర్క్ నేను చేసే వంటక వంట కంప్లీట్ అయ్యేది కాదు అలాగే నా జీవితం నా జీవితంలో అది చాలా ప్రభావితం జరిగింది